దేశంలో ఉ దేశంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రులు వైద్యసేవలు చాలా ఉన్నాయి అవన్నీ మనకైతే మనకి ఏ విధమైన ఆ వైద్య వైద్యం కోసం ఏదైనా రోగం కాని ఏదైనా యాక్సిడెంట్ల దెబ్బలు అయినా కాని హాస్పిటల్ మా హాస్పిటల్ అనేది మనకు అయితే చాలా ఇవి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడు నడిచే కాలంలో నైతే ఏం రోగం వచ్చినా హాస్పిటల్కి పోయి అయితే మనమైతే నయం చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ అయితే అవుతున్నాయి అన్నీ హాస్పిటల్లో ప్రతీ రోగం ఏ రోగమొచ్చిన ఆ రోగానికి తగ్గట్టు మన హాస్పిటల్లో డాక్టర్లు అయితే దానికి వ్యా దానికి సంబంధించిన ఆ వైద్యమైతే చేసి మనకైతే ఆ వైద్యం దెబ్బను కానీ రోగాన్ని అయితే తగ్గించేస్తారు అండ్ ఇప్పుడు చాలా హాస్పిటళ్ళు అయితే అయినాయి చాలా హాస్పిటళ్ళలో చాలా చాలా రకాలైన రోగాలకు మంచి మంచి మెడిసిన్ అనేది తయారు చేసి ఎలాంటి రోగాలకైనా ఎంతైనా తగ్గేటట్టే చేస్తున్నారు అండ్ కరోనాకి సంబంధించిన టైంలో అయితే చాలా హాస్పిటల్స్లో అయితే చాలా మందైతే అడ్మిట్ అయ్యారు సో అలాంటి టైంలో చాలా హాస్పిటళ్లలోనూ చాలా లక్షల కోట్ల మంది జనాలు అయితే హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యారు అండ్ హాస్పిటళ్ళలో అయితే చాలా చాలా చాలా ప్రాఫిట్లు అయితే పెరిగిపోయినాయి అండ్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ జీతాలు కూడా చాలా పెంచారు ఎందుకంటే ఆ టైంలో కూడా వాళ్ళు మనకోసం కష్టపడి పనిచేశారుగా సో అందుకని వాళ్ళకైతే ప్రమోషన్స్ హాస్పిటల్స్ డెవలప్మెంట్స్ అని చాలా అవుతాయి ఈజీగా ఆ టైంలో చాలా మంది చాలా చాలా కష్టపడి అంతా చేసి మనకైతే కరోనాకి సంబంధించిన ఒక ముగింపునైతే తీసుకొచ్చిండ్రు అండ్ అట్లాంటి హాస్పిటల్స్ అయితే ఉండాలి అండ్ హాస్పిటల్స్ ఉంటేనే మనకు ముందు ముందు చేసుకోవడానికి చానా ఏదైనా ఏ రోగాలకైనా ఒక ఆన్సర్ అయితే దొరకాలని అట్లయితే చాలా కష్టపడి అయితే చేసిండ్రు అండ్ ఏ రోగనికైనా మనకి హాస్పిటల్లో అయితే మంచి వైద్యమైతే దొరుకుతుంది అండ్ అన్నీ వైద్యాలకైతే దొరుకుతాయి మనకి కావలసినటువంటి మందులు